చెప్పండి అవును మేం చెప్పండి అవునా ఎప్పడ్నుంచి అంటే పని చేయట్లేదంటే ఏ రకంగా పని చేయట్లేదు మ్యామ్ కూలింగ్ అవ్వట్లేదా అంటే హైలో పెట్టినా కూడా రావట్లేదా మ్యామ్ ఏం ఛేంజ్ లేదా

అవునా మ్యామ్ అయితే నేనొకసారి వచ్చి చెక్ చేస్తా మ్యామ్ నేనయినా చెక్ చేస్తా మా బాయ్స్నయినా పంపిస్తా మా స్టాఫ్ని పంపించి అయినా చెక్ చేయిస్తా మ్యామ్ ఒకేనా మ్యామ్ ఫ్రిడ్జ్ పని చేయట్లేదా అంటే ఫ్రిడ్జ్ ఏ రకంగా పని చేయట్లేదు మ్యామ్ ఎన్ని రోజుల నుంచి మ్యామ్ అవునా అంటే ఆ రోజు కరెంట్ వచ్చి వెళ్ళినప్పటి నుంచేనా మ్యామ్ అంటే ఫ్రిడ్జ్ నుంచి ఏమన్నా సౌండ్ వస్తుందా మ్యామ్ మీది డబల్ డోర్ ఫ్రీడ్జా మ్యామ్ సింగిల్ డోర్ ఫ్రీడ్జా మ్యామ్ అంటే ఇంతకముందు కు కూల్ అవుతుండెనా పెడితే ఇట్లా జల్దీ కూల్ అవుతుండేనా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లోపల ఏమన్నా వాటర్ ఇట్లా పడేయడం జరిగిందా మ్యామ్ స్విచ్ బోర్డ్లో నుంచి ఏమన్నా లూజ్ కనక్షన్ లాంటివి ఏం లేవు కదా మ్యామ్ ఒకే మేం నేను వచ్చి ఎంక్వైరీ చేస్తాం మ్యామ్ ఒకసారి చెక్ చేసి మేం చెప్తాం మ్యామ్ సరేనా ఒక టూ ఒక టూ డేస్లో ఉంటా వస్తాం మ్యామ్ ఒకేనా అంటే మేము కరెంటు వేరే ప్రాజెక్ట్లో ఉన్నాం ఒకే మ్యామ్ రేపు ఈవినింగ్ కల్లా మీ దగ్గర ఉంటాం రేపు ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ కన్నా ఒకేనా మ్యామ్ వచ్చేస్తాం మ్యామ్ ఒకేనా మ్యామ్ ఒకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్